పాడటానికి నాకు అయితే ప్రత్యేకంగా లక్ష్యాలు అని ఏమీ లేవు కానీ నాకు నా మిత్రులతో పాటలను పాడుతూ ఆ ఆనందాన్ని పొందడం అనేది చాలా ఇష్టం నా మిత్రులతో నేను పాడుతూ ఆడుతూ చాలా సంతోషంగా సమయాన్ని గడుపుతాను వాళ్ళతో ఆ సమయం అన్నది నాకు చాలా ప్రత్యేకమైనది నేను ఎట్లాంటి పాటలైనా సరే చాలా ఆనందంతో వింటాను అది నన్ను ఆ ప్రపంచంలో నుంచి వేరే ప్రపంచంలోకి తీసుకెళతాయి వాటిని నేను చాలా ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉంటాను నేను సరిగ్గా లేనప్పుడు కానీ నాతో ఎవరూ లేనప్పుడు కానీ వాటితోనే ఉంటాను అవి నాకు చాలా మంచి నాతో ఎవరో ఉన్న ఫీలింగ్ని నాకు నాతో ఎవరో ఉన్నారు అన్నయ్యలా నాకు అనిపించేలా చేస్తాయి